సంక్రాంతి తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ ఇది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సందర్భంగా జరుపుకునే ఉత్సవం ఈ పండుగ ప్రధానంగా మూడు రోజులపాటు జరుపుకుంటారు భోగి మకర సంక్రాంతి కనుమ భోగి రోజున పాతదనాన్ని వదిలి కొత్తదానాన్ని స్వాగతించేందుకు భోగి మంటలు వేసి ఇల్లు శుభ్రం చేస్తారు సంక్రాంతి రోజున కొత్త పంట కోయడం కోడి పందాలు గంగిరెద్దుల ఆటలు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తారు కనుమ రోజున పశువులను ప్రత్యేక పూజలు చేసి వాటిని అలంకరిస్తారు సంక్రాంతి పండుగ రైతులకు ఎంతో ప్రాధాన్యమైనది ఎందుకంటే ఇది పంటల పండుగ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు నేటితరం యువత కూడా దీనిని కొత్త తరహాలో వేడుకలాగ జరుపుకుంటు పాత సాంప్రదాయాలను మలుపుతిప్పే విధంగా కొత్త మార్గాలను అనుసరిస్తుంది మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పండుగ సందర్భాలలో చిన్న మార్పులు వచ్చిన దీని సారాంశం మాత్రం ఎప్పటికి మారదు ఈ పండుగ సమాజంలో ఆనందం పంచి ఉత్సాహాన్ని తెలుస్తుంది బంధువులు స్నేహితులు కలిసి ఈ వేడుకను ఆనందంగా జరుపుకోవడం పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకోవడం దీని ప్రత్యేకత సంక్రాంతి వేడుకలు గ్రామీణ ప్రాంతాలలో ఇంకా సాంప్రదాయబద్ధంగా ఉంటే పట్టణాలలో యువత రంగవల్లుల పోటీలు ఫుడ్ ఫెస్టివల్స్ సా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దీన్ని విభిన్నంగా జరుపుకుంటున్నారు సాంప్రదాయాలు కొత్త తరహా ఉత్సాహంతో సంక్రాంతి ప్రతి ఏడాది కొత్త ఉత్సాహాన్ని తీసుకు వస్తుంది